నేను గుర్రపు స్వారీ చేయలేదు కానీ గుర్రప్పు స్వారీ చేసేవాళ్ళు ఇద్దరు చేసే ప్రమాదకరం పరిస్థితులు గురించి చెప్పగలను గుర్రపు స్వారీ చేసేటప్పుడు జరగగలిగే కొన్ని ప్రమాదకర పరిస్థితులు గుర్రం కట్టగా భయపడి పరిగెత్తడం గుర్రం ఒకసారి ఒక సడన్గా సౌండ్ ఏదైనా ఎక్స్పెక్టడ్ మూవ్మెంట్కి భయపడి అన్కంట్రబుల్ కంట్రోలబుల్గా పారి పరిగెత్తడం పరిహారం గుర్రం మీద బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి రైన్ని టైట్గా పట్టుకోవాలి స్లోగా కంట్రోల్ చెయ్యాలి గుర్రం తొక్కడం లేదా పడిపోవడం రఫ్ గ్రౌండ్లో లేదా స్లిప్పరీ ఏరియాస్లో గుర్రం బ్యాలెన్స్ కోల్పోతే మనం పడిపోయే అవకాశం ఉంటుంది పరిహారం ప్రాపర్ ఫుట్వేర్ వేస్తే గ్రిప్ ఉంటుంది మరియు గుర్రం స్లోగా నడిపిస్తే సేఫ్టీగా ఉంటుంది గుర్రం సడన్గా స్టాప్ వెయ్యడం సంటైమ్స్ గుర్రం ముందు ఏదైనా ఆబ్జెక్ట్ కనపడితే సడన్గా స్టాప్ అవ్వవచ్చు రైడర్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యకపోతే ముందుకి పడిపోవచ్చు ఐ హర్ ఆల్వేస్ బీన్ బ్యాక్ కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యడం ముఖ్యం గుర్రం ఇతర గుర్రాలతో క్లాషెస్ రేసెస్లో లేదా గ్రూప్స్ గ్రూప్ రైడ్స్లో గుర్రాలు ఒకసారి మీద ఒకరు ఒకరి మీద ఒకరు క్లాష్ అవ్వడం జరుగుతుంది పరిహారం స్పేసింగ్ మెయింటెయిన్ చెయ్యాలి గుర్రం మీద ప్రాపర్గా కో కంట్రోల్ చెయ్యాలి గుర్రం మీద కంట్రోల్ కోల్పోవడం కొత్త రైడర్స్కి గుర్రం మీద ఫుల్ కంట్రోల్ ఉండదు గుర్రం అగ్రెసివ్గా ఉన్న సిచువేషన్లో అది వికారించడం జరుగుతుంది పరిహారం ట్రైనింగ్ తీసుకుని గుర్రం బిహేవియర్ అర్థం చేసుకుని ప్రాపర్ రేంజ్ కంట్రోల్లో మెయింటెయిన్ చెయ్యాలి